పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది పెద్దవారికి గౌరవం ఇవ్వాలని తెలుస్తుంది మనం చదువుకుంటేనే మనకి సమాజంలో మంచి పేరు ఉంటుంది మనకు మంచి గౌరవం మరియు మర్యాదలను ఇస్తారు అదే చదువుకోని వ్యక్తులకు లేకపోయేవి ఏమిటంటే చదువు లేకపోతే అందరిని చిన్న చూపుగా చూస్తారు అందరూ సమాజంలో చులు చులకనగా చూస్తారు వీడికి చదువు రాదు ఏం లేదు ఎలా సంపాదిస్తాడో అది ఇది అని అదే చదువుకున్నవారనుకో వీడు చదువుకుంటాడు మంచిగా సమాజంలో మంచిగా బతుకుతాడు అనే ఒక గౌరవం అలాంటిది ఉంటుంది అదే చదువుకోని వారికి ఉద్యోగాలు రావు ఏం రావు చాలా కష్టపడి ఇంటిని గడపాల్చి వస్తుంది చదువుకున్నవారికి పెద్ద మొత్తంలో సంపాదించు సంపాదించుకోవచ్చు ఎలాగంటే చదువుకుంటే మంచి జాబులు వస్తాయి మనకి చదవడంతో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మనకి టాకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అలా ఇంప్రూవ్ అయితే మనకి మంచి కంపెనీస్లో జాబ్ ఇస్తారు ఎలాగ అంటే రిసెప్షనిస్ట్గానో ఎలాగైనా కానీ చదువుకున్న వారికి మంచిగా జాబులు వచ్చే అవకాశం ఉంటుంది అదే చదువుకోని వారికి తెలివి ఉండదు ఏం ఉండదు ఉద్యోగాల పట్ల ఎటువంటి అవగాహన ఉండదు కాబట్టి చదువుకోని వారికి ఇవేవీ ఉండదు మరియు చదువుకోని వారిని సమాజంలో చిన్న చూపుగా చూస్తారు వాళ్ళకి గౌరవం ఇవ్వరు వారిని కీడ పురుగుతో సమానంగా చూస్తారు అదే చదువుకోని వారికి పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలియదు గౌరవం ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియదు వారిని సమాజంలో అసలు లెక్క చేయరు చదువుకోకపోతే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది కనుక చదువుకుంటేనే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అదే ఇప్పుడు మనం చదువుకున్నామనుకో మన కుటుంబానికి ఎంతో సహాయ పడగలుగుతాము మనం చదు చదువుకుంటేనే మనకి గౌరవం ఇస్తారు మరియు మన పేరెంట్స్ని కూడా గౌరవిస్తారు వీళ్ళ వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అనే మర్యాద ఉంటుంది అదే చదువుకోని వారికి వీడు ఏం చదవడు ఏం చేయడు అనే మాట అనేది వస్తుంది ఈ చదువుకున్న వారికి చదువుకోని వారికి ఎన్నో తేడాలు ఉంటాయి అదే ఇప్పుడు చదువుకున్న వారి మాటలు ఎంతో నీతి నిజాయితీగా ఉంటాయి మరియు ఎంతో స్పష్టంగా మర్యాదతో మాట్లాడతారు అదే చదువుకోని వారికి

లేకపోవడంతో చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చదువుకోకపోతే అదే చదువుకున్నవారికి చదువు ఉంది కాబట్టి అతనికి ఉద్యోగాలు అటువంటిది సంపాదించుకొనైనా ఉద్యోగాలు చేసి బ్రతకగలుగుతారు అదే చదువుకోని వారికి ఎంతో కష్టం చేయాల్సి వస్తుంది కూలి పనులు లేదా లేబర్ పనులు చేసుకుంటూ తన జీవితాన్ని గడపాల్సి వస్తుంది అదే చదువుకున్నవారికి చదువు పట్ల అవగాహన వస్తున్నది అదే చదువు ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఉద్యోగం అనేది దొరుకు దొరుకుతుంది

ఎంతో సహాయపడవచ్చు సహాయపడుతుంది అదే చదువుకోకపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము ఏం చేయలేము అదే చదువుకుంటే మనం జీవితంలో ముందుచూపు అనేది ఉంటుంది చదువుకుంటేనే మనకి గౌరవం అనేది ఇస్తారు అదే చదువుకుంటేనే మనకు డిగ్రీలు కానీ ఫారెన్ వెళ్ళడానికి కూడా చదువులేని వారికి మా వీసా ఇవ్వరు అలా ఉత్తిగా వీసా ఇవ్వరు చదువుకుంటేనే మనకు ఏదైనా ఒక పెట్టుకొని వీసా వీసా అప్లై చేసుకోగలుగుతాము అక్కడ కూడా ఇంటర్వ్యూలలో కూడా ఏదైనా మాట్లాడాలంటే మనకి చదువే ముఖ్యం అదే చదువు లేకపోతే ఏం మాట్లాడలేము చదువుకుంటేనే ఇంగ్లీష్ అనేది వస్తుంది మనకి చదువుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది బయట ఏం జరుగుతుంది న్యూస్ కానీ ఏమైనా పుస్తకాలు కానీ జనరల్ నాలెడ్జ్ అనేది ఏదైనా చదువుతోనే వస్తుంది అదే చదువులేని వాడికి ఏదైనా పుస్తకమిచ్చి రాయమని చెప్పమని చదవమని చెప్పినా అతనికి నష్టమే ఎందుకంటే అతనికి

పిల్లలందరూ ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోకుండా రోడ్ల మీద ప్ తిరుగుతారో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అదే చదువుకున్న ఇప్పుడు కేరళ స్టేట్ తీసుకుంటే లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ అందరూ చదువుకున్న పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు సో లిటరసీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చదువుకున్న వారికి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వేరే కాలేజీలో చదువుకోవడం కానీ ఎంఎస్కి వెళ్ళడానికి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు

అదే చదువుకోలేని వారికి ఏమీ ఉండదు కనుక చదువుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అదే చదువుకోలేని వారికి ఉపయోగాలు చాలా తక్కువగా ఉంటాయి ఎవరు వాళ్ళని గౌరవించరు ఏం చేయరు చదువుకున్నవారి కంటే చదువుకోలేని వారే చాలా అసహ్యంగా చూస్తారు అదే చదువుకున్న వారిని అనుకో మనకి విలువలు పెద్దలతో ఎలా మాట్లాడాలి అనేది చదువుకుంటేనే మన జీవితం బాగుంటుంది మనలని ఎవరైనా ఏమైనా గుర్తించాలన్నా మనకి చదివే ముఖ్యంగా భావిస్తారు కనుక అందరూ చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కనుక చదువుకుంటేనే జీవితం బాగువడుతుంది లేకపోతే చదువుకోని వారు జీవితం అంతా కష్టపడాల్సి వస్తుంది అదే చదువుకున్నవారు ఇప్పుడు కష్టపడి చదివితేనే ఫ్యూచర్లో జాబులనేవి దొరుకుతాయి ఏదైనా సంపాదించుకోవచ్చు అదే చదువుకోని వాడు ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందిగా అవుతుంది ఈ అప్పుడు చాలా కష్టపడి పని చేయవలసి వస్తుంది మరియు చదువుకున్న వాడికి చదువుకోలేని వాడికి ఎన్నో తేడాలు ఉంటాయి అదే చదువుకున్న వాడికి మంచిది ఉద్యోగం మంచి జాబ్ వస్తుంది అదే చదువుకోలేని వాడికి ఏం ఉద్యోగాలు ఏం చేయాలన్నా బిజినెస్ కానీ అటువంటివి చేయాల్సి వస్తుంది చాలా కష్టపడాల్సి ఉంటుంది